మేము ఇట్ల ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేయాలని అనుకుంటున్నాము ఇక్కడ ప్లేసెస్ ప్లేసెస్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి

ఇది ఎంత టైం పడుతుంది విజిట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది

ఓకే

ఓకే వైజాగ్లో ఈ బీచ్ ఇట్లా ఎన్ని డేస్ టైం పడుతుంది

ఓకే ఎంత అమౌంట్ అవుతుంది

ఓకే మేము డిసైడ్ చేసుకొని మిమ్మల్ని వచ్చి ఒకసారి కలుస్తాము అండి ఒకే